చెప్మా అవును మా మీరు ఎవరు స్టూడెంటా ఏ కాలేజీలో ఓకే ఓకే బీఎస్సీ కంప్యూటర్సా ఓకే మా మా దగ్గర అన్ని కోర్సులు ఉన్నాయి మా బీకాం బీకాం సీఏ అంటే దాంట్లో రెండు ఉంటాయి బీకాం జనరల్ ఉంటుంది బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది మళ్ళీ బీబీఏ ఉంది

మీరు బీఏ మీరు ఏమనుకుంటున్నారు బీఎస్సీ నా దాని పైనే చూడకుండా వీటిల్లో కూడా ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఒకసారి కదా చేయగలరు కాబట్టి దాని పైనే ఓకే స్కాలర్షిప్ అంతా అది మేము చూసుకుంటాం అండి మీరు వచ్చి మీ మదర్ అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేసినారంటే విత్ ఆధార్ కార్డు ప్రూఫ్స్ అంతా సబ్మిట్ చేసినారు అంటే మాకు మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము అలాంటిది ఏం లేదమ్మా ప్రతి ఒక్కరికి వేస్తారు స్కాలర్షిప్ ఫుల్ గా యూనిఫామ్ వచ్చి మేము మీకు కోడ్ చెప్తాము ఎలా వేసుకోవాలి అని మీరు మీరే కుట్టించుకోవాలి యూనిఫార్మ్స్ అంతా కూడా ఒక టూ పెయిర్స్ లేదా త్రీ పెయిర్స్ పెట్టుకోండి మెటీరియల్స్ మీరు తీసుకొని మీరే కుట్టించుకోవాలి మీకు చాలా కోర్సెస్ ఉన్నాయి మీకు ఏది ఇంట్రెస్ట్ అవుతుందో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట మీకు అక్కడికి వచ్చినాక ఒక ఐడియా వస్తుంది ఎలా జాయిన్ అవ్వాలో ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది మీ యొక్క గ్రూప్కి ఏ ఏ కోర్స్ తీసుకుంటే మీరు బాగా అచీవ్ చేయగలరు యూనిఫామ్ వచ్చి ఇన్షర్ట్ చేసుకోవాలి ఫుల్ కాఫ్స్ వేసుకోవాలి లేదు అలా తీసి తిరిగినారంటే ఫైన్ పడతుంది అన్నమాట కాబట్టి మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి బైక్స్ మాత్రం అల్లౌ లేదు ఫోన్స్ మాత్రం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట మీరు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ తెచ్చుకోవాలి అంటే తెచ్చి మా దగ్గర టీచర్స్ దగ్గర హ్యాండోవర్ చేసినారంటే మీకు ఏదన్నా కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు వచ్చి ఇన్ఫోర్మ్ చేస్తారు ఓకే ఓకే మీరు ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకొని ఒక మంత్ కూర్చోండి మీకు ఎట్ల ఉందో చూడండి మీకు నచ్చలేదు అంటే ఒక మంత్ తరువాత కూడా మీరు వేరే ఏదైనా కోర్స్లో కూడా మీ ఫ్రెండ్స్ ఏదైనా సజెస్ట్ చేసుంటారు లేదా మీ కొలీగ్స్ ఏమైనా చెప్పి ఉంటే కూడా మీరు వన్ మంత్ తర్వాత జాయిన్ అవచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట వన్ మంత్కి ఏం కాదు మారచ్చు అడ్మిషన్ మీరు ఎప్పుడైనా రావచ్చు రేపు కూడా రండి అడ్మిషన్కి వచ్చి సెవెన్ హండ్రెడ్ అవుతుంది సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఓకే అయితే రండి పర్లేదు ఎప్పుడైనా రండి వచ్చేయండి మంచిగా నైన్కి వచ్చేయండి అప్లికేషన్ అంతా ఫిల్ చేస్తాము మీరు గ్రూపు నిదానంగా డిస్కస్ చేయండి తొందరపడి జాయిన్ అయిపోవద్దండి ఒకవేళ జాయిన్ అయినా కూడా మీరు లేటర్ కూడా మీరు మారచ్చు దాంట్లో ఏం ప్రాబ్లెమ్ లేదు మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే డైరెక్ట్గా హెచ్ఓడీకి వచ్చి చెప్పినారంటే వాళ్ళు చూసుకుంటారు అంతే ఓకే మా బాయ్